గ్యాస్ సిలిండర్ లేక మేం బాధపడుతుంటే మేం బుక్ చేస్తే తర్వాత తొందరగా మాకు ఇచ్చినందుకై మీకు చెల్లిస్తున్నాం తర్వాత గ్యాసు ఆ సమయానికి మాకు అందించినందుకై